హలో చే అవునండి చెప్పండి మా సర్వీస్లో మేను మీరు నాన్ వెజ్ ప్రిఫేర్ చేస్తారా వెజ్ ప్రిఫేర్ చేస్తారా అండి ఓకే నాన్ వెజ్లో మీరు చికెన్ ఓకే అండి మా దగ్గర చికెన్కి సంబంధించినవి లైక్ చికెన్ బిర్యానీ చికెన్ విత్ స్టార్టర్స్ ఇప్పుడు చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైస్ కబాబ్స్ మటన్ బిర్యానీ మటన్ ఫ్రై మటన్ కర్రీ చికెన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ మీరు ఫిష్ ఇవి ఇలా సీఫుడ్ తింటారా అండి ఓకే మిగతా అన్నీ అంటే ఇక మీరు చికెన్లో మటన్లో ఏ చేస్తారు మీరు సీఫుడ్ తినను అని చెప్పేస్తున్నారు కాబట్టి చికెన్ మటన్ ఏవేనండి ఇకా ఇవే ఉన్నాయి మా దగ్గర వెజ్ వాళ్ళకి రోటీస్ ఉన్నాయి మీరు వెజ్ వాళ్ళకి కర్రీస్ ఏమందంటే పన్నీర్తో చేసిన పాలక్ పన్నీర్ మసాలా పన్నీర్ అలా ఉన్నాయండి ఇవి ఓకే కదా మీకు పర్ పర్సన్కి మీ చికెన్ బిర్యానీ అంటే ఫోర్ హండ్రెడ్ అండి మటన్ బిర్యానీ అయితే సెవెన్ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ మెంబర్స్ డిస్కౌంట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సంట్ అండి తగ్గదండి ఇప్పటికీ చాలా తగ్గించామండి అది మళ్ళీ ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పేసి ఇస్తున్నాం మరి ఫిఫ్టీ పర్సెంట్ లేవండి అట్లాంటి ఏం లేవండి అన్ హై ప్యూర్ హైజీనిక్ అండి మీకెలా ఉంటుందంటే మా క్యాంటీన్లో ఫుడ్ ఇట్లా అసల ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఇలా అయిపోతారండి అ టేస్టీగా ఉంటుంది హైజీనిక్గా ఉంటుంది ఒక ఏగ రాదు ఒక బియబతో కూడా ఏమ చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తారండి టేస్ట్ కూడా వెరీ సూపర్ అండి పంపిస్తానండి మీకేమేం కావాలో చెప్పలేదు కదండీ ఓకే అండి ఓకే అండి పంపిస్తానండి ఓకే అండి